ఈ చిత్రంలో కనిపిస్తున్నప్రశ్న తెలుగులో ఇలా ఉంది మతం ప్రజలను ఎలా ఏకతాటి పైకి తేగలదు దేవుని మీద నమ్మకం ఉన్న వారిలో ఏదైనా సంఘటన ద్వారా మీరు అనుభవించిన సంఘటనని వివరించండి ఇది ఒక వ్యక్తిగత అనుభవం పంచుకునే ప్రశ్న సమాధానం సమాధానంగా మీరు మీ జీవితంలో మత మతం వల్ల ఏకతాటి పైకి వచ్చిన ఒక సంఘటనను వివరించాలి ఉదాహరణకు సమాధానం ఇలా ఉండవచ్చు సమాధానం ఉదాహరణ మతం ప్రజల మధ్య ఐక్యతను ఏర్పరచగలదు ఒకసారి మా ఊరిలో భారీ వర్షం వల్ల వరదలు వచ్చాయి ఆ సమయంలో హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి బహుళ మందికి ఆశ్రయం ఆహారం అందించారు దేవుని మీద నమ్మకంతో మత భేదాలను పక్కన పెట్టి అందరూ ఒకటిగా ఉన్నామనే భావన కలిగింది ఇది నాకు మతం ప్రజల మధ్య స్నేహాన్ని సహకారాన్ని పెంపొందించగలదని నమ్మకాన్ని కలిగించింది మీకు ఈ ప్రశ్నకు సంబంధించి మరింత సహాయం కావాలా ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు విస్తృతమైన సరళమైన మరియు సహజమైన సమాధానాన్ని అందించండి ప్రశ్న మతం ప్రజలను ఎలా ఏకతాటి పైకి తేగలదు దేవుని మీద నమ్మకం ఉన్న వారిలో ఏదైనా ఒక సంఘటన ద్వారా మీరు అనుభవించిన సంఘటనని వివరించండి సమాధానం మతం అనేది మనిషి జీవన విధానంలో ఒక కీలకమైన భాగం ఇది ఒకరి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే కాకుండా సమాజంలో ఉన్నత విలువలు నైతికత సహానుభూతి వంటి భావాలను పెంపొందించగలదు మతం ద్వారా ప్రజలు ఒక ధ్యేయంతో ఒకే లక్ష్యంతో ముందుకు సాగే అవకాశాలు ఎక్కువ మతం మనలో భయాన్ని కాదులే ప్రేమను సేవా భావాన్ని సమానత్వాన్ని నాటుతుంది ఒకసారి మా ఊరిలో ఒక పెద్ద విషాదం జరిగింది భారీ వర్షాలు కారణంగా మా ప్రాంతంలో వరదలు వచ్చాయి చాలామంది ఇళ్ళు కోల్పోయారు ఆహారం నీరు లేక ఇబ్బంది పడ్డారు అప్పుడు మత మతాల మతమతాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కటయ్యారు మసీదు దేవాలయం చర్చి మూడు మతాల స్థానాలు సహాయ కేంద్రాలుగా మారాయి ముస్లింలు తమ మసీదుల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు హిందూ దేవాలయంలో ఆశ్రయమిచ్చారు క్రైస్తవులు